మాకు నాలుగు టీలు కావాలండి మాకు ఒకటి బ్లూ టీ ఒకటి నార్మల్ టీ ఒకటి షుగర్లెస్ టీ ఒకటి అల్లం టీ కావాలండి మాకు ఏఐటిఎస్ కాలేజ్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర కావాలండి ఇంకా ఏమేం ఉన్నాయండి మాకు నాలుగు సమోసాలు కావాలండి

ఇంకా మీ డిస్కౌంట్ ఏమైనా ఉందాండి అవునండి ఇంకా మీ షాపులో ఏమైనా బిస్కెట్లు ఉన్నాయండి మీరు టీని ఎవరితో డెలివరీ చేస్తారండి అవునా అండి మీరు డబ్బులు తీసుకుంటారా లేదా ఫోన్పే తీసుకుంటారాండి మీ టీ షాప్లో ఇంకా ఏఏ టీలు ఉన్నాయండి మాకు నాలుగు షుగర్లెస్ బూస్టు ఒక హార్లిక్స్ పంపించండి

అవునండి

మూడు బూస్ట్ అండి మూడు మూడు వందలు రూపాయలు అయిందాండి సరే ఆ ఓకే అండి మీరు ఇంకా ఏమైనా ఇయ్యాలనుకుంటున్నారా ధన్యవాదాలండి